హలో చెప్పండి బావుం బాగున్నాను మీరు ఎలా ఉన్నారు ఇప్పుడు చాలా కొత్త మోడల్స్ వచ్చాయి వీకేసీ బ్రాండ్ అయితే ఇంకా చాలా బాగుంది స్లిప్పర్స్లో చూపించాలా మీకు సాండిల్స్లో చూపించాలా మా మా దగ్గర మంచి మంచి బ్రాండ్స్ ఉన్నాయి మీకు ఏ కలర్ కావాలో చెప్తే దాన్ని బట్టి చుపిస్తామండి మా షాప్లో అన్ని బ్రాండ్స్ మంచి మీకు విజబుల్గా మంచి కంఫర్టబుల్గానే ఉంటాయి అన్నమాట ఇప్పుడు ఈ త్రీ కలర్స్ చూడండి మీకు ఏది నచ్చిందో తీసుకోండి ఏదైనా తీసుకోండి దేనికైనా వారెంటీ ఉంది మా షాప్లో ప్రతిదానికి

ఓ ఈ పింక్ షూ చూడండి యెల్లో షూ చూడండి మీకు ఏది నచ్చిందో చూసుకోండి అలా కూడా ఉన్నాయి మా ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి ఒక్క నిమిషం ఆగండి చూపిస్తా ఓకే ఇది బాగుందా అండి ఓ ఓహ్ ఏ కలర్ అయినా సెట్ అవుతుంది మాక్సిమం సరే ఈ యెల్లో చూడండి ఇలా మీకు చాలా వెరైటీస్ ఉన్నాయి చాలా వెరైటీస్ ఉన్నాయి ఇంకా మీరు మళ్ళీ రావాలనుకుంటే మా షాప్కి మళ్ళీ మళ్ళీ రండి ఇప్పుడు తీసుకుని వెళ్ళండి ఇది ఇంకా మీకు మళ్ళీ కావాలంటే మళ్ళీ తిస్క రండి